కోనసీమ జిల్లాలో వాతావరణం అనేది చాలా మంచిగా ఉంటుంది వేసవిలో చాలా వేడిగా ఉంటుంది మే లో చాలా వెచ్చగా ఉంటుంది జూన్ నుండి సెప్టెంబర్ వరకు నైరుతి ఋతుపవనాలు వస్తాయి ఈ సమయంలో చాలా వర్షాలు పడతాయి అక్టోబర్ నుండి మార్చ్ వరకు శీతాకాలం ఉంటుంది ఈ సమయంలో చాలా చల్లగా ఉంటుంది ఏప్రెల్లో వసంత ఋతువు ప్రారంభమవుతుంది మా జిల్లాలోని వాతావరణం ప్రజల రోజువారీ జీవితాలను చాలా ప్రభావితం చేస్తుంది వేసవిలో ప్రజలు తమ పనులను ఉదయం లేదా సాయంత్రం చేస్తారు మధ్యాహ్నం వేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి వారి ఇళ్ళలోనే ఉంటారు ఋతుపవనాల సమయంలో ప్రజలు వ్యవసాయం చేస్తారు వర్షాల కారణంగా భూమి ఫలవంతంగా ఉంటుంది శీతాకాలంలో ప్రజలు చల్లగా ఉండటానికి దుప్పట్లు స్కార్ఫులు మరియు గ్లౌసులను ధరిస్తారు వసంత ఋతువులో ప్రజలు పక్షుల పాటలు వినడానికి మరియు పూల సౌందర్యాన్ని ఆస్వాదించడానికి ఉదయం పూట మరియు సాయంత్రం పార్కులు మరియు ఇతర ప్రదేశాలకు వెళ్తారు గత కొన్ని సంవత్సరాలలో కోనసీమ జిల్లాలో వాతావరణంలో కొన్ని మార్పులు కనిపిస్తున్నాయి వేసవి మరింత వేడిగా మరియు శీతాకాలం మరింత చల్లగా మారుతున్నాయి ఋతుపవనాల సమయంలో భారీ వర్షాలు పడుతున్నాయి ఈ మార్పులు వ్యవసాయం నీటి పారుదల మరియు ఇతర రంగాలను ప్రభావితం చేస్తున్నాయి వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి ప్రజలు కొన్ని చర్యలు తీసుకోవాలి వారు మరింత మొక్కలు నాటాలి మరియు పునర్వినియోగం మరియు రీసైక్లింగ్ను ప్రోత్సహించాలి ప్రభుత్వం కూడా వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి చర్యలు తీసుకోవాలి కోనసీమ జిల్లాలోని వాతావరణం చాలా అందంగా ఉంటుందని నేను భావిస్తున్నాను ఈ వాతావరణం కోనసీమ జిల్లాలోని ప్రజల జీవితాలను చాలా ప్రభావితం చేస్తుంది కోనసీమ జిల్లాలోని వాతావరణాన్ని మరింత మెరుగుపరచడానికి ప్రజలు మరియు ప్రభుత్వం కలిసి పనిచేయాలి కోనసీమ జిల్లాలో వాతావరణం అనేది చాలా అందంగా ఉంటుంది కోనసీమ జిల్లాలోని వాతావరణం ప్రజల రోజువారీ జీవితాలను చాలా ప్రభావితం చేస్తుంది మరియు కొన్ని సంవత్సరాలలో కోనసీమ జిల్లాలోని వాతావరణంలో మార్పులనేవి చాలా కనిపిస్తున్నాయి కొ వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి ప్రజలు కొన్ని చర్యలు తీసుకోవాలి వారు ఎక్కువ మొక్కలను నాటాలి మరియు రీసైకిలింగ్ను ప్రోత్సహించాలి